తెలుగు అనేది ద్రావిడ భాషలకు భాషల కుటుంబానికి చెందిన నుడి దీనిని మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది ఆంధ్ర తెలంగాణలలో ఉన్నారు ఇది ఆ ఆ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో అధికార భాష

ప్రాథమిక అధికారిక భాష హోదా కలిగిన కొద్ది నుడులలో హిందీ బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది

భారతదేశంలో రోజులుగా మాట్లాడే నుడులలో తెలుగు నాలుగు పాయింట్ స్థానంలో ఉంది భారతదేశంలో రెండువేల పదకొండులో జనాభా లెక్కలను దాటి గట్టి దాదాపు ఇప్పుడు ఎనభై రెండు మిలియన్ల మంది మాట్లాడేవారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే నుడులు వాళ్ళని జాబితాలలో పదిహేనవ స్థానంలో ఉంది ఇది ద్రావిడ భాష కుటుంబంలో ఎక్కువ మంది మాట్లాడే భాష భారతదేశం ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి ఇది అమెరికాలో మరుగున పోతూ ఉన్నది తెలుగు నుడిలో సుమారు పదివేల పాత శాసనాలు ఉన్నాయి కన్ను కన్నడలో కూడా ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు తెలుగులోనివి దేశభాషలందు తెలుగు లెస్స అని పొగిడారు తెలుగు మాట్లాడే వారి వారిని తెలుగువారు అని అంటారు తెలుగు ప్రాంత రూపాన్ని తెలుగు తేంగా పదిహేనవ శతాబ్దానికి చెందిన అప్ప కవి త్రిలింగ నుండి మన తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాసాడు మరొక కథనం ప్రకారం తెలుగు అనేది పురాతనం ద్రావిడ పదం తెల్ అంటే దక్షిణం నుండి దక్షిణ దక్షణం దేశంలో దిశలో నివాసిస్తున్న ప్రజల నుండి కలిగినది తెలుగు అనే పేరు నా నుడుల మార్పు వలన వచ్చింది తెలుగులో చాలా మహాద్భుతమైన సాహిత్యాలు ఉన్నాయి తెలుగు హిందీ సంస్కృతం లాటిన్ గ్రీకు మొదలైన భాషల కన్నా హిందీ వారిని మొదలుగున్నాయి చెందకుండా తమిళం కన్నడం మలయాళంతో ఇలాంటి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ నుడుల భాషకు చెందినదిగా భాష శాస్త్రజ్ఞుల వాదన తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ భాష నుండి పుట్టింది ఈ కుటుంబంలో తెలుగులో తెలుగుతోపాటు నుండి కొలిచే కొలము కూడా ఉన్నాయి తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అట్లా తెలుగు అనేది ఎక్కువగా వాడతారు